మాకు ఇక్కడ వచ్చి ఈ రాజా రాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి నటువంటి చేతితో తయారు చేసినటువంటి దుస్తులు కానీయండి హ్యాండ్బ్యాగ్లు కానీయండి ఇంట్లో షోకేస్కి పెట్టుకోవాల్సినవి కానీయండి అవన్నీ ప్రదర్శించడం జరుగుతుంది ప్రదర్శించినవి మనకు నచ్చినట్లయితే వాటిని కొనుకోవడం కూడా కొనుకోవచ్చు వాటిని ఆ ఎగ్జిబిషన్కి నేను ఎప్పుడు వచ్చిన ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తాను ఇక్కడ రకరకాల ఇక్కడ మాకు ప్లే గ్రౌండ్లలో ఆ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేస్తారు ఏర్పాటుచేసి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆ ఎగ్జిబిషన్ అక్కడ ఉంచుతారు ఆ మూడు నుంచి నాలుగు రోజులలో నేను వెళ్తాను నాకు నచ్చినవి నేను నాకు నచ్చినంత వరకు నేను ఒక కిడ్డీ బ్యాంకు తీసుకున్నాను నాకు కిడ్డీ బ్యాంక్ అంటే చాలా ఇష్టం చెక్కతో చేసి దాని పైన బ్యాంక్ అని రాసి ఉంటుంది డబ్బులు భద్రపరుచుకోవడానికి ఒక చెక్కది ఉపయోగించుకొని ఉంటాను అది కొనుకున్నాను ఇంకొకటి తాళం చెవిలు తగిలించుకోవడానికి చెక్కతో చేసింది దానికి ఇట్లా హూకుల్లాగా పెట్టి ఉంది అది ఒకటి తీసుకున్నాను ఆ రెండు నాకు బాగా నచ్చినాయి ఇంకొకటి వచ్చి ఇద్దరి పేర్ల మా భర్త నా ఇద్దరి పేర్లు కలిసి ఉన్నది ఆ ఫ్రేమ్ది ఒకటి ఉంటుంది చెక్కపైన రాసి దాన్ని నేను మా పేర్లతో రాసే విధంగా రాసి ఆ పేర్లను రాసి దాన్ని వెంటనే ఇట్లా కాలుస్తారు కాల్చిన వెంటనే ఆ కాల్చిన ప్లేస్ లో రంగు అనేది మారుతుంది అది చూడడానికి డిఫరెంట్గా అంటే కొద్దిగా వింతగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది తీసుకున్నాను ఆ డ్రెస్ తీసుకున్నాను హాండ్తీబ్యాగ్స్ తీసుకున్నాను చేతితో చేసినవి ఇంకా ఇంట్లో టీవీ దగ్గర పెట్టుకోవడానికి డెకరేటివ్గా ఉండి కనిపించేవి పూల మాలలు అవి చేతితో తయారు చేసినవి అవి తీసుకున్నాను